ప్రతిసారి మీ రెస్టారెంట్లో మంచిగా భోజనం స్వీక స్వీకరిస్తాము బోన్లెస్ చికెన్ బిర్యానీ నాకెంతో ఫేవరెట్ మీ రెస్టారెంట్లో అది మరి మరి తినాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను